మా విలేజ్కు వెళ్తాం విలేజ్కి సెలవులలో ముఖ్యంగా విలేజ్కి వెళ్తాము విలేజ్లో మేం చేసేది ముఖ్యంగా ఈ సెలవుల్లో మైండ్కి ఆనందం కలిగించేది ఏదంటే ముఖ్యంగా కా ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడడం ఇంకా క్రికెట్ అంటే మాకు ఎంత ఇష్టం అంటే ఫ్రెండ్స్ చిన్నప్ప చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరం ఒక ఒక ఒకరి దగ్గర కలిసి ముచ్చట్లు పెట్టడం మాట్లాడడం క్రికెట్ ఆడడం అది ఎంత ప్రశాంతను కల్పిస్తుందో మన మన ప్రతి ఒక్కరికి తెలుసు చిన్నప్పటి బాల్యం ఆ బాల్యంలో కలిసిన ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ ఎలా ఎంజాయ్ చేస్తాము అందరికీ తెలిసినదే చిన్నప్పటి ఫ్రెండ్స్ తోటి ఆ క్రికెట్ ఆడడం వాళ్లతోటి గొడవ గొడవ పడడం ఇంకా ఆరోజు మొత్తం అలా కొన్ని కొన్ని క్షణాలు ఇట్లా గుర్తుండి పోతాయి మన జీవితంలో అలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం ఇంకా క్రికెట్ ఆడటం అయిపోయిన తర్వాత సాయంత్రం లేట్ నైట్ మూవీస్కి వెళ్తాము ఫ్రెండ్స్ తోటి అలా ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఇంకా ఇంకా ఫ్యామిలీ తోటి గుడిల గుడులకి వెళ్లడం ఆ ప్రశాంతత అనేది వేరే లాగా ఉంటుందని నేను భావిస్తున్నాను నా ప్రతి చిన్న మన జీవితంలో ప్రతి ఒక్క చిన్న మూమెంట్ను ముఖ్యంగా స్టూడెంట్స్ లైఫ్లో సెల సెలవుల్లో సెలవులు మాత్రమే ఎంజాయ్ చేస్తామని నేను నేను అనుకుంటా అది సెలవులు అనే టైమ్ ఎంత ముఖ్యమైనేది మనకు ఎంత ముఖ్యమనేది మన ఈ టైమ్ దొరికినప్పుడే తెలుస్తదన్నమాట మనకు ఎంత ఈ సెలవులను ఎంత బాగా వాడుకోవాలంటే మన జీవిత జీవితాంతంలో ఎంత ప్రశాంతతని ఇస్తాయంటే అంత ప్రశాంతతనిస్తాయి ఈ సెలవులు అనేటివి ఇంకా విలేజ్కి విలేజ్లో ఉన్న ఆనందం ఇక్కడ సిటీలలో దొరకదని నా అభిప్రాయం ఎందుకంటే అక్కడున్న ప్రకృతి అక్కడున్న అంత ప్రశాంతత అక్కడ ఉన్న గాలి నీరు అంతా మంచిగా ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే మనం చెప్పిన దాన్ని బట్టి ఉంటాయి ఎంతైనా ఎంజాయ్ ఎంతైనా ఎంజాయ్ చేయాలంటే స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎక్కడకైనా వెళ్లొచ్చు ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి లేట్ నైట్ అవుట్ చేయొచ్చు ఇంకా మన ఇష్టం వచ్చినవన్నీ చేయడానికి అక్కడ అవకాశం ఉంటుంది అక్కడ మన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇంకా మన ఫ్యామిలీ వాళ్ళు చిన్నప్పటి స్నేహాలు చిన్నప్పుడు గుర్తులు చిన్నప్పటి స్కూల్స్ అన్ని అక్కడే చేస్తాం కాబట్టి ముఖ్యంగా అన్ని సమాచారాలు అక్కడే ఉంటాయి మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి దీన్ని దేన్నైనా చేయడానికి మనకి ఇంత ఇబ్బంది లేకుండా ఇక్కడ మన సిటీలలో చేయ చేయకపోవడానికి ఇక్కడ చేయ ఇక్కడ చేయలేనివి అన్నీ అక్కడ ఈజీగా చేయగలుగుతాం మనం అంత స్వేచ్ఛ అనేది మనకు విలేజ్లోలో దొరుకుతాది కాబట్టి సెలవుల్లో అత్యంత ప్రశాంతత ఇచ్చేది ఇవన్నీ చెప్పి ఈజీగా చెప్పవచ్చు మనం ఎందుకంటే మనం ఎవరైనా చేసేది అదె విలేజ్ ముఖ్యంగా ఎక్కువగా ప్రిఫర్ చేసేది విలేజెస్ విలేజెస్ ఇంకా మనం నేను చాలా చేశాను విలేజెస్లో ఫ్రెండ్స్ తోటి గోవాకి వెళ్ళాము గోవా గోవాలో చాలా రైడ్స్ పెద్ద ప్రశాంతత వాతావరణం అంటే రైడ్స్ గానీ అక్కడ బీచెస్ గానీ ఫుడ్స్ గానీ ఇంకా చాలా రైడ్స్ ఇవన్నీ చాలా ఎంజాయ్ చేశాం ముఖ్యంగా అక్కడ ఫుడ్ సీ ఫుడ్ అనేది చాలా చాలా ఇష్టం నాకు సీ ఫుడ్ ఎందుకంటే ఇక్కడ మన లోకల్గా దొరకదు అన్నమాట సీ ఫుడ్ మనం సిటీలలో ఉంటాం కాబట్టి సి ఫుడ్ అనేది చాలా ఇష్టం నాకు చాలా ఇష్టంగా తిన్న వెళ్ళినా వెళ్లిన దగ్గర మాత్రం ఉన్నన్ని రోజులు ఆల్రెడీ సెలవులలో ఉన్న రోజులు మాత్రం సి ఫుడ్డే తిన్నాను చాలా ప్రదేశాలు బీచ్లు చాలా చాలా విజిట్ చేశాను ఇట్లా ఇవి బీచెస్ నైట్ మొత్తం నైట్ అవుట్ చేయడం బా బాన్ఫైర్ పెట్టుకొని మంటలు పెట్టుకొని మెల్లిగా బాగా చికెన్ కాల్చుకొని ఫ్రెండ్స్ తోటి చిల్ అవుతుంటే చాలా బాగనిపించింది ఇంకా వాటర్ వాటర్ రైడ్స్ ఇంకా చాల వాటర్ రైడ్స్ పర్ఫాం చేశాము వాటర్ రైడ్స్ ఇంకా వాటర్ రైడ్స్లో వెళ్లడం ఫ్రెండ్స్ తోటి అవనేవి చాలా ఇన్స్పైర్ చేస్తాయి నన్ను అందుకు అందుకే నేను చాలా మోస్ట్లీ ప్రిఫర్ చేసేది ఏంటంటే మనం ఎక్కువగా ఇలా సెలవులలో బయటికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను అన్న మాట నేను ఇంట్లో ఉండడానికి ఇష్టముండదు అవి ఎంత ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఇలా మైండ్ అనేది ఫ్రెష్ అవుతాయి ఈ బరువు బాధ్యతల వల్ల మైండ్ అనేది చాలా ఫ్రెష్గా అవుతుంది అందుకనే నేను ఈ సెలవులల్లో విలేజ్కి వెళ్ళడము ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడడము టెంపుల్స్కి వెళ్లడము అలాంటివి చేస్తూ ఉంటాను ఎప్పుడు దీనివల్ల ప్రశాంతత అనేది వస్తుంది అని నా భావన దీనిని కొన్ని కారణాలు వల్ల కొంతమంది చేయలేకపోతారు